ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విహారానికి వెళ్ళటం వినోదం అంటే తిరుమల వెళ్ళవచ్చు తర్వాత శ్రీశైలం ఉంది తలకోన తలకోనలో జలపాతం ఉంది శివాలయం ఉంది చాలా బాగుంటుంది తలకోన జలపాతం తర్వాత అరకు ఉంది విశాఖపట్నం దగ్గర అరకు ఉంది వ మదనపల్లి దగ్గర హార్స్లీ హిల్స్ ఉంది ఈ వీటి ఆల ఆలయాల పక్కన జలపాతాలు కూడా ఉన్నాయి బోటింగ్ కూడా ఉంది ఈ శ్రీశైలం దగ్గర బోటింగ్ ఉంది ఇట్లా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఉంది అక్కడ బోటింగ్ వెళ్ళవచ్చు ఈ తిరుమల నుంచి కాణిపాకము పక్కన అర్థ అర్థగు అర్థగిరి ఆంజనేయస్వామి గుడి ఉంది ఇవన్నీ చాలా చాలా వినోదాన్ని ఇస్తాయి ప్రకృతి పరంగా ఈ ఆ గుళ్ళు చూసిన దానికి చాలా సంతోషం కలుగుతుంది తర్వాత జలపాతాలు ఉన్నాయి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో బయటకి వెళ్ళి మనం విహారానికి వెళ్ళి రావచ్చు